మేము స్నేహితులమందరము ఒకదగ్గర కూర్చునేటప్పుడు అంత్యాక్షరి ఆడుకునేటప్పుడు పాటలు పాడుకుంటాము అది నాకు చాలా ఇష్టం కానీ ముఖ్యంగా ఆగస్టు పదిహేను రోజు కానీ జనవరి ఇరవై ఆరు కానీ స్కూల్లోని పాటల కార్యక్రమం జరిగేటప్పుడు దేశభక్తి పాటలు పాడటం కానీ ఆ కార్యక్రమంలో నేను కార్యక్రమంలో పాలుపంచుకోవడం నాకు ఇంకా ఎక్కువగా ఇష్టం